మా ప్రాంతంలో మా ప్రాంతంలో లేకుంటే మాకు సమీపంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ ఎన్ని ఉంటాయంటే చాలా అంటే చాలా ఉన్నాయండి ఇక్కడ మొత్తం ప్రైవేట్ హాస్పిటల్లే ఉన్నాయి ఒకే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అది బజార్లో ఉంది అనమాట మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ నా చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయంటే ఒక ఐదు ఆరు దాకా ఉన్నాయండి అన్ని హాస్పిటల్స్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క దానికి ముఖ్యమైనవి అనమాట నా బాబుని తీసుకెళ్లే హాస్పిటల్ ఒకటి ఉంది చిల్డ్రన్స్ హాస్పిటలు వాళ్లు వచ్చి హస్బెండ్ అండ్ వైఫ్ మ్యాడం వచ్చేసి పీడియాట్రిషన్ పిల్లలకి చూసేవారు వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆయన వచ్చి మోకాలు నొప్పి నరాలు ప్రాబ్లంకి ఆయన చూస్తాడన్నమాట తర్వాత ఇంకో ప్రైవేట్ హాస్పటల్ ఉంది అది పెద్దది అనమాట అది వచ్చి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్తున్నారు అన్నిటికి చూస్తారు మేటర్నిటీ తర్వాత వచ్చేసి మోకాలు కాళ్లనొప్పిదానికి అంతా తర్వాత వచ్చి హార్ట్కి అన్నిటికీ చూస్తారు అనమాట అది ఒక పెద్ద హాస్పిటల్ ఉంది తర్వాత మా పక్క వీధిలో ఇంకో హాస్పిటల్ ఉంది ఆయన వచ్చి నార్మల్ ఎంబిబిఎస్ఏ అందరికి చూస్తారన్నమాట మళ్లీ బజార్లో నాకు తెలిసి నాలుగైదు పిల్లల హాస్పిటల్ ఉందండి ఒకరు వచ్చేసి గత ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నారు ఆయన ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఆయన ప్రైవేట్ ప్రైవేటు హాస్పిటల్ ఆయనది కూడా తర్వాత వచ్చి ఇంకా ఇద్దరు ముగ్గురు అందరు నాకు తెలిసి ఎక్కువ మా ఏరియాలో మా చుట్టుపక్కల సమీపంలో ఉండే హాస్పిటల్స్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అనమాట మెయిన్గా వచ్చేసి ఖర్చులు అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్పాను కదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నేను తరచుగా చూపించేది ఒక మ్యాడం దగ్గరే అన్నమాట ఆ మ్యాడం వచ్చేసి గవర్నమెంట్ గవర్నమెంట్ డాక్టరే కానీ ప్రైవేట్గా కూడా చూస్తారు అనమాట వాళ్లు సపరేటుగా క్లినిక్ పెట్టుకున్నారు ఆ మ్యాడము చిన్నప్పటినుంచి మా బాబుకి ఆ మ్యాడం దగ్గర చూపిస్తాము అనమాట

భరించే స్తోమత కూడా మాకు లేదు ఒకసారి ఏం జరిగిందంటే మ్యాడమ్ లేదు నేను ఎప్పుడు ఫోన్ చేసినా మ్యాడం ఉన్నారా అని కనుక్కొని వెళ్తాను అనమాట హాస్పిటల్కి బాబుని తీసుకొని ఒకసారి ఏమైంది అంటే కాల్ చేసినప్పుడు బాబుకు బాగాలేదని కాల్ చేశాను తీసుకువచ్చేనా అని అడి లేదు మా నేను చెన్నై వెళ్ళున్నాను అని చెప్పారు మేడం సరే ఇంక అందుబాటులో ఎవరూ లేరు పిల్లలు డాక్టర్లు అందరూ కూడా సాయంత్రం వేళ అయిపోయింది ఇంకా ఇంకెలా బాబు బాబుకయితే జ్వరం ఎక్కువగా ఉనిందండి ఇంకా చూపించాలని చెప్పేసి ఆ చెప్పాను కదండీ పెద్ద హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లాం అనమాట అది ఇరవై నాలుగు గంటలసేపు ఉంటుంది హాస్పిటల్ అని చెప్పారు కాబట్టి నైట్ ఎనిమిది అయిపోయింది బాబుని తీసుకెళ్లే లోపల హాస్పిటల్కి ఏమైందంటే వెళ్లడం వెళ్ళడం ఫస్ట్ ఓపి తీసుకోండి అని చెప్పారు సరే అని చెప్పేసి ఓపి చూస్తే రెండు వందల అండి ఓపి రెండు వందలు కట్టేసి ఒక అరగంట సేపు వెయిట్ చేసిన తర్వాత నేను చూడాలనుకున్న చిల్డ్రన్స్ డాక్టర్ లేనేలేదు పిల్లలకి చూపించే డాక్టర్ ఆయన లేదంట నేను ఆయన లేదు వేరే వేరే ఎవరైనా ఉన్నారా పిల్ల డాక్టర్ అంటే ఉన్నారని చెప్పారు సరే అని చెప్పి ఉన్నారు అని చెప్పారనే నేను ఓపి తీసుకున్నాను రెండు వందలు ఇచ్చి ఓపి తీసుకొని అరగంటసేపు వెయిట్ వెయిట్ చేసాము తర్వాత పిలిచారు ఆ రూమ్కి వెళ్ళండి అని చెప్పి ఒక రూమ్ నెంబర్ చెప్పి అక్కడికి వెళ్తే డాక్టర్ లేదండి నర్సే చూస్తుంది కనీసం బాబుని తాకి కూడా చూడలేదు జ్వరం ఉందా లేదా అని తాకి కూడా చూడలేదు ఇది థర్మామీటర్ పెట్టారు జ్వరం ఏమీ ఇంత ఉంది ఏం చేస్తున్నారు అని అడిగారు తర్వాత ఏం చేశారు అసలు మా బాబుకి మూడు ఏళ్ళు అవుతుందండి ఐదేళ్ల వరకు ఇంజక్షన్నే వేయకూడదు ఏం చేశారంటే ఇంజక్షన్ వేసేసారు గబగబా అని తర్వాత వచ్చేసి మందులు అవి ఇవి రాసి ఇచ్చేశారు అసలు ఎప్పుడు నుంచి జ్వరం ఉంది ఎంత ఎన్ని రోజులుగా జ్వరం ఉంది ఇంకా ఏం ప్రాబ్లం ముక్కులో ఏమైనా కారుతుందా దగ్గు ఏమైనా ఉందా ఏమీ అడగలేదు అండి ఇంజక్షన్ వేశారు మందులు గబగబా ఒక నాలుగు ఐదు మందులు రాసి ఇచ్చేశారు మొత్తం కలిసే ఆరోజు ఖర్చు మాకు వెయ్యి రూపాయలు అయింది అండి జ్వరం అని నీ బాబుని తీసుకెళ్తే వెయ్యి రూపాయలు ఖర్చు అయిందండి ఖర్చులు భరించే స్తోమత మాకు లేదు ఇంకా బాబుకి బాగాలేనప్పుడు మేము ఏదో ఒకటి అప్పన్న చేసి అయినా చూపించుకోవాలి కదా ఇవన్నీ మేము ఎదుర్కొంటున్న ఇబ్బందులేనండి ఎప్పుడైనా ఒక ఎమర్జెన్సీ అని వెళ్తే ఇలాగా మాకు ఈ ప్రవేట్ హాస్పిటల్లో ఇంతింత ఖర్చులు అవుతున్నాయండి ఇవే అండి మేము ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక్క ఒక్క హాస్పిటల్ లోనే ఒక హాస్పిటల్కి ఇంకో హాస్పిటల్కి ఉన్న తేడా మధ్యతరగతి వాళ్లు ఎలా ఇవన్నీ ఈ ఇవి ఎలా ఇన్ని ఖర్చులన్నీ భరిస్తారు అని కొంచెం కూడా ఆలోచించకుండా వచ్చిన వెంటనే ఏమని చూడకుండా ఖర్చు అయినా పర్లేదండి బాబుకి పెడతాము ఎంత ఖర్చు అయినా కానీ జ్వరానికి వెయ్యి రూపాయలు అయిందని అది అనవసరమైన ఖర్చే అని నాకు అనిపిస్తుంది అండి